చెప్పండి ఓకే ఒక్క టికెట్ వచ్చేసి నూట యాభై రూపాయలు అవుతుంది అండి నూట యాభై ఇన్టు ఐదు అంటే నూట యాభై మూడు వందలు ఆరు వందలు ఏడు వందల యాభై అవుతుంది మొత్తం టికెట్ ప్రైస్ ఐదుగురికి కదా

చెప్పండి సుమారు మూడు మూడున్నర గంటలు పడుతుంది అండి ఎందుకంటే ఘాట్ రోడ్లు ఉంటాయి కదా కొంచెం మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది మరియు మధ్యలో రెండు మూడు స్టాప్స్ కూడా ఉన్నాయి కనుక మీకు ఓ మూడు గంటలు మూడు గంటల సమయం అయితే ఈజీగా పడుతుంది అండి

గుట్ట క్రింద మన ఎన్నో ఆలయాలు కూడా ఉన్నాయి సార్ వీరభద్ర స్వామివి వినాయకుడివి ఇంకా ఎన్నో ప్లేసెస్ కూడా ఉన్నాయి మీరు చూసేవి మీరు గుట్ట క్రింద ఒకరోజు ఉండి ఆటో కానీ ఏదైనా మాట్లాడుకొని వెళ్ళవచ్చు లేదా ఆర్టీసీ బస్సులు కూడా మీకు వెళ్ళడానికి అవైలబుల్ ఉన్నాయి మీకు ఒక ఒక రోజు మాత్రం సరిపోతుంది అక్కడికి వెళ్ళి తిరగడానికి మళ్ళీ గుట్ట పైకి వెళ్ళడానికి కూడా మీకు ఫ్రీగానే ఉంటుంది బస్సెస్ ఎందుకంటే తిరుమల దేవస్థానం వారివి బస్సులు అనేవి ఉంటాయి కదా అవి ఫ్రీగానే తీసుకువెళతాయి గుట్ట పైకి మిమ్మల్ని

ఓకే క్రింద టిక్కెట్లు అంటే మీరు ఉండ ఫ్రీ దర్శనంకి వెళితే టికెట్ తీసుకోవాల్సిన అవసరమేం లేదు కాకపోతే మీకు దర్శనం సమయం కొంచెం ఎక్కువగా పడుతుంది అదే మీరు టికెట్ తీసుకోవాలి అనుకుంటే కొండ ఫ్రీ దర్శనం ప్రక్క అటుపక్క లైన్ ఉంటుంది మీరు రిజర్వ్ చేసుకో ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకోవచ్చు లేకపోతే అక్కడికి వెళ్ళి కూడా మీకు మూడు వందల రూపాయలది ఉంటుంది ఐదు వేల రూపాయలది ఉంటుంది పది వేల రూపాయలదే ఉంటుంది అట్లా ఇంకా మన స్థోమతని బట్టి ఎంత కావాలి అంటే అంత టికెట్ తీసుకుని వెళ్ళచ్చు కాకపోతే ఏమి అంటే దర్శనం కొంచెం త్వరగా అవుతుంది ఇంకా కొంచెం మనకి లడ్డూలు అటువంటివి కూడా ఫ్రీగా ఇస్తారు అది మనం ఫ్రీగా ఫ్రీ ఫ్రీ దర్శనానికి వెళ్ళాము అనుకోండి అక్కడ కొనుక్కోవాల్సి వస్తుంది కాకపోతే కొండ ఎక్కి వెళితే మాత్రం ఒకరికి మూడో మూడో నాలుగో లడ్డూలు ఇస్తారండి

ఇప్పుడు మనకి గుట్ట పైకి వెళ్ళడానికి బాగానే బస్సులు ఉంటాయి కానీ గుట్ట వరకు రావడానికి అర్థగంటకి ఒక బస్సు అయితే ఉంటుంది అతను అర్థగంట ఉంటే చాలు ఓకే ఓకే అండి